మేము మా ఇంటిలో స్కైవర్త్ అనే టీవీని వాడుచున్నాము అది గత పది సంవత్సరములనించి మాకు ఎలాంటి రిపేరింగ్ కాని ఇంకేదైనా నెట్ ద్వారా వచ్చే కనెక్షన్స్ కాని అవి స్టెబిలైజింగ్ ద్వారా తీసుకోవడం కరెక్ట్గానే తీసుకుంటుంది తర్వాత మా ఫోన్ రియల్మీ నార్జో ఎయిట్ జీబి ర్యాము బాగా కరెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది ఫె ఫోను క్లారిటీ కెమెరా క్లారిటీ బాగా వస్తుంది వాట్సప్ మెసేజెస్ అనేవి ఇన్ కంటిన్యూస్గానే వస్తూ ఉంటాయి మేము వాడే ఈ ఫోను టీవీ అనేది మాకు చాలా ఉపయోగకరముగా ఉంటుంది దాన్ని మేము ఇంకా ఇంకా కూడా కంటిన్యూగా చేయగలమని చెప్పానని ఆశిస్తున్నాము తర్వాత మా ఇంటిలో వాడే మిక్సీ మహరాజ్ అదైతే ఇంక చెప్పాల్సిన అవసరం అయితే లేదు గత టెన్ ఇయర్స్ నుంచి కూడా మేము దాన్నే వాడుతూ ఉన్నాము ఎన్ని టైమ్స్ అయినా కాని ఇంతవరకు ఒక చిన్న రిపేర్ కాని డ్యామేజెస్ కాని ఏమీ లేవు మాకు ఆ ప్రోడక్ట్స్ వల్లనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంది